మ మా ప్రాంతంలో మేము ఎక్కువగా మా పండగ సందర్భంలో కాని మేము ఎక్కువ పిండి వంటలు చేస్తాము ముందుగా గారెలు బూరెలు అనేవి మేము ఎక్కువ చేస్తాము తరువాత పిండి వంటలలో జంతికలు అరిసెలు పాకుండలు అనేవి కూడా చాలా సేస్ చేస్తారు ఆదే విధంగా మా యొక్క తణుకులో ప్రత్యేకంగా పంచదార చిలకలు అనేవి ఫేమస్సు అదే విధంగా ఈ యొక్క దగ్గరున్న ప్రాంతంలో ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజా ఇలాగా చాలా అనేవి మా యొక్క ప్రాంతంలో ఫేమస్ వంటలు అనేవి ఉన్నాయి ఈ విధంగా మా యొక్క ప్రాంతంలో వంటలు ఉంటాయి